లేయా చెప్పండి చెప్పండి యాగగు మండి ఓకే ఓకే చెప్పండి బీఎస్సి ఫిజిక్సా సాలరీ ఎంత ఎక్స్పక్ చేస్తారామండి స్్రన్ సెంటర్లోన్నమేడి త్రీ ఇయర్ సిక్స్ ఇయర్స్ ఉందా అంటే ఓల్డ్ కంపెనీ ఏది మీది గణేష్ సల్షయం సా ఓకే త్రీయర్స్క్స్పీరియన్స్ ఇప్పుడు ఏ ఎకా కావాలంటున్నారు సాలరీ ప్రజెంట్ మీరు రీల కొట్ కావడానికి ఎల్జు అంటే ఓకే ఉన్నారా హలో అంటే లొకేషన్ కూడా చేంజ్ అవ్వడానికివి ఏమైన్నా షప్లు గానీ చేంజ్ ఉంటాయి రొటేషనల్ షిప్స్ ఉంటాయి పర్లేదుా మీకు సాలరీ ఎంతందరూ ఎంత ఎక్స్ట చేస్తున్నారు ంట స అంటేైవ్థౌజం ఎంటికవంేవంటన్నారు ఓకే కాకపోతే మాకు ార్జెస్ ఉంటది మాది కన్సల్టన్సీ కదా మీ ఛార్జెస్ ఉంటే మరి మీకు పర్లేదుంటే ట థౌసండ్ త్రీ థౌసండ్ అంతే ఎక్వ ఉండదు జస్ట్ అది కూడా మాకేందంటే ఓకే మీరే కడంే ఉండది ఇప్పుడు ప్రజెంటర్ ఆహా కాచీడ అంటే ఇగ నారాయణ గుడిలో ఉన్నాయి మలకపేట్లో ఉన్నాయి అట్లనే నా పిల్లు కూడా ఉన్నాయి మీకు ఏదై బెటర్ అనుకుంటే చెప్తే దాన్ని బట్టి మేము ప్రాసీజ చేస్తాం నియర్ బై అంటే నారాణ గుడ అయితే మీకు బెటర్ ఉంటది అదే మీకు ఓకే అంటే నేను ప్రాసెస్ చేస్తా ప్రాసెస్ చేసి మీకు కావాలంటే ఖచ్చితంగా చెప్పండి కన్ఫర్మ్ చేస్తా డీటెయిల్స్ అంటే మీ సర్టిఫికేట్స్ పంపియండి మీ ఎక్స్పీరియన్స్ కూడా పంపియండి రిజ్యూమ్ ఏమైనా ఉంటే అప్డేట్ చేసి పంపియండి అవుసరండి సాఫ్ట్ కాపీలు పంపిండి సరిపోద్ది ఓకే మీరు అయివి పంపించండి మకు ఫస్ట్ ఒకసారి చెక్ చేసి పంపి ఓే ఓకే థ